నమస్కారం సార్ భార్గవి ఆటోమొబైల్ చెప్పండి బడ్జెట్లో అంటే ఎలా కావాలి ఎనీ స్పెసిఫికేషన్స్

ఐదు మందా డ్రైవింగ్ మీరేనా డ్రైవింగ్ వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారా డ్రైవింగ్ లేకుండా ఐదు మందా విత్ డ్రైవింగ్ ఐదు మందా వితౌట్ డ్రైవింగా వితౌట్ డ్రైవింగ్ అవుతే మీరు సెవెన్ సీటర్ తీసుకుంటే బెస్ట్ మీకు ఎస్యూవి మోడల్ ఉంటుంది సిక్స్ సీటర్ కారే రాదు సార్ మోడలు సిక్స్ సీటర్ కారే లేదు సార్ సెవెన్ సిటర్ స్టార్టింగు ఫోర్ వన్ టూ త్రీ ఫోరు ఫైవ్ ఫోర్ సిటర్ స్టార్టింగు సెవెన్ సిటర్ స్టార్టింగ్ సార్ ఫిఫ్టీన్ ల్యాక్స్లో మంచి కార్స్ ఉన్నాయి సార్ ఎస్యూవి మోడల్స్ మహేంద్ర ఎక్స్యూవి త్రీ హండ్రెడ్ ఉంది ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ ఉంది మీకు ఫిఫ్టీన్ ల్యాక్స్లో కార్ కూడా వస్తుంది ఫోర్ ఇన్టు ఫోర్ మహేంద్ర కార్ అవును సిక్స్ మెంబెర్స్ కానీ నేను చెప్తున్నా కానీ ఎక్స్ప్లయిన్ చేస్తున్నా ఫిఫ్టీన్ లాక్స్లో అవి కూడా

మీకు ఎలాంటి కార్ కావాలి ఓకే మీరు బెస్టు గో టు ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ మీకు దాని స్పెసిఫికేసన్స్ అంతా చెప్తాను ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఎల్ఈడి వస్తుంది ఫోర్ అల్లోయ్ వీల్స్ ఫ్రంట్ డిస్క్ బ్రేకు బ్యాక్ డ్రమ్ బ్రేకు ఓకే అండి అలా అల్ విజన్ లైట్స్ థర్టీన్ పాయింట్ ఫైవ్ లాక్స్కి వస్తుంది ఆన్ రోడ్ ప్రైస్ ఆన్ రోడ్ ఆఫర్ ఉండదు ఆన్ రోడ్డు థర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మీకు కావాలంటే రేపు షోరూమ్కి వచ్చి విసిట్ చెయ్యండి ఓకే సార్ థ్యాంక్ యూ